నమస్కారం నా పేరు నిమ్మరాజు దీప్తి నా వినియోగదారు ఐడి డబ్ల్యూఏపి తొమ్మిది ఆరు ఏడు ఐదు ఐదు మూడు ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు నాలుగు సున్నా సున్నా సున్నా సున్నా నా గ్యాస్ డెలివరీ చిరునామాను నవీకరించాలని అనుకుంటున్నాను నా క్రొత్త చిరునామా మూడు బై ఒకటి ఒకటి ఐదు రామ్ నగర్ రాజంపేట అన్నమయ్య జిల్లా పిన్కోడ్ ఐదు ఒకటి ఆరు ఒకటి రెండు ఆరు ఇది చాలా అత్యవసరం నేను త్వరలో ఈ క్రొత్త చిరునామాకు మారుతున్నాను కాబట్టి దయచేసి వీలైనంత త్వరగా ప్రాసెస్ చెయ్యగలరా అని అభ్యర్థిస్తున్నాను దానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది మీ సహకారానికి ధన్యవాదాలు